మా తాతగారు మేముండే ప్రాంతంలో పల్నాడు ప్రాంతం గూర్చి మాకైతే కొన్ని రాజులను గూర్చి విషయాలను కథలను మాకు తెలియపరిచారు అదేంటంటే ప్రాముఖ్యంగా ఎంతో మంది రాజులైతే పరిపాలించారు పల్నాడుని అందులో ప్రాముఖ్యుడు ప్రముఖుడు ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు బ్రహ్మనాయుడు ఆయన విష్ణు భక్తుడనమాట విష్ణు భక్తుడు కాబట్టి చెన్నకేశవ స్వామి గుడిని కూడా ఆయన కట్టించాడు ఈన నలగామ రాజు దగ్గర ఉండేవాడు నలగామ నాయుడు రాజు అనమాట ఆయన పేరు నలగామ నాయుడు అలా ఉంటే ఆయన దగ్గర నమ్మకంగా ఉంటూ ఉండేవాడు తర్వాత కులాలకి అతీతుడు అనమాట కులాలంటే ఆయనకి ఇష్టం ఉండదు లేని వారు ఉన్నవారు ఏంటి అని అసలు పట్టించుకునే వాడైతే కాదు శూద్రులను కూడా ఆయన ప్రేమించేవాడు మనకు కులం అనేది లేదు జాతి కుల భేదాలు మనకు ఉండకూడదు మనమందరం మనుషులము మానవజాతి అంతా ఒకటే అని ఏకాభిప్రాయం కలిగి ఆయన అందరితో సమానంగా మెలిగేవాడు అప్పుడే చాపకూడు అని ప్రవేశపెట్టాడు అది ఈక్వాలిటీని చాటి చెబుతుందనమాట అంటే మనుషులంతా సమానంగా కూర్చొని ఒకే చోట భోజనం చేయడం అనమాట అలాగా ప్రవేశం పెట్టిన తర్వాత పల్నాడులోనే నలగామ నాయుడు దగ్గర నాగమ్మ అనే ఒక స్త్రీ అంటే ఇప్పుడు వరకు మనం పురుషుల కోసం విన్నాం రాజులు ప్రాముఖ్ స్త్రీల కోసం కూడా మనం విన్నాం ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి వీరి కోసం అన్నాం కానీ వీరి అందరికన్నా భారతదేశ చరిత్రలో ప్రాముఖ్యంగా ఫస్ట్గా రాజ్యాన్ని చేపట్టిన ఒక స్త్రీ పేరు నాగమ్మ ఈవిడ చాలా యుక్తిగా ఉండేది చాలా తెలివైనది ఈవిడ నలగామ రాజు దగ్గర తన నమ్మకాన్ని తెలియపరచుకుంటుందనమాట తెలియపరచుకున్న తర్వాత బ్రహ్మనాయుడు పెట్టిన పని వారిని కూడా ఎంతోమందిని తీసేసి తను నలగామ రాజు దగ్గర నమ్మకంగా ఉండి పనిచేసేది అలా పని చేసిన తర్వాత నలగామ నాయుడు కొడుకు మలిదేవరాజు ఆయన దగ్గర నుంచి వేరయిపోయి మాచర్ల రాజస్థాపన జరిపించి అక్కడ రాజ్యాన్ని చేపట్టాడు అప్పుడు బ్రహ్మనాయుడు వచ్చి మలిదేవరాయ దగ్గరికి చేరిపోయి ఆయనతోనే ఇద్దరు కలిసి రాజ్యం చేయడం అయితే మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత కోడి పందాలు ఆడి కోడి పందాలు ఆటలో ఎవరి మలిదేవరాజు బ్రహ్మనాయుడు నాగమ్మ చేతిలో నలగామ నాయుడు రాజు చేతిలో ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత ఏడు సంవత్సరాలు రా వీరిద్దరిని అజ్ఞాతంలోకి పంపించేస్తుంది నాగమ్మ పంపించిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే ఏడు సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత మా రాజ్యం మాకు కావాలని చెప్పేసి మలిదేవరాజు బావమరిది ఉంటడనమాట ఆలరాజు ఆలరాజుని మాకు రాజ్యం కావాలని చెప్పడానికి నాగమ్మ దగ్గరికి పంపుతారు వీళ్ళు పంపితే ఈ నాగమ్మ ఏం చేస్తుందంటే ఆలరాజుకి విషం పెట్టి చంపేస్తుంది చంపేసినప్పుడు ఆ విషయం తెలిసిన ఆలరాజు భార్య సూసైడ్ చేసుకుని చనిపోతుందనమాట అంటే అగ్గిలో అగ్ని ప్రవేశం చేసి ఆహుతి అయిపోయి చనిపోద్ది చనిపోయిన తర్వాత ఈ విషయం ఆలరాజు తండ్రి కమ్మరాజుకు తెలుస్తుంది కమ్మరాజుకి తెలిసినప్పుడు కమ్మరాజు కోపంతోని నాగమ్మ మీద నలగామ రాజు మీద బ్రహ్మనాయుడు మీద యుద్ధం ప్రకటిస్తాడు యుద్ధం ప్రకటించినప్పుడు యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలోని ఎంతమంది పోరాడిన మంచి యోధుల్లాగా పోరాడింది ముగ్గురే ఒకటి నాగమ్మ నాగమ్మ వీరనారిలా పోరాడింది బాలచంద్రుడు అంటే బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడు అతను భార్య మంచాల బ్రహ్మనాయుడు ఎంత మంది యోధులు వచ్చి ఎన్ని యుద్ధాలు చేసినా వీరి ముగ్గురు మాత్రం మంచి యోధుల్లాగా వీరనారిలాగా వీర రాజుల లాగా పోరాడి పలనాడు చరిత్రలో ఒక మంచి స్థానాన్ని అయితే సంపాదించుకున్నారు బాలచంద్రుడు చనిపోయి చనిపోతాడు బ్రహ్మనాయుడు చనిపోతాడు బాలనాగమ్మ నలగామ నాయుడు రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు అలా జరిగి ఆ తర్వాత రాజ్యాన్ని చేపడతారు అలా రాజ్యాన్ని చేపట్టిన తర్వాత అప్పటినుంచి ఈ పల్నాడు గడ్డ పౌరుషం గంట క్రింద మిగిలిపోయింది కోడిపందాలు అంటే ఈ పల్నాడు ప్రసిద్ధి